నేను ఉన్నది భారతదేశంలో భారతదేశంలో చాలా ఆటలు ఆడుతారు దాంట్లో ముఖ్యమైనది క్రికెట్ క్రికెట్ అనేది ప్రపంచ దేశాల ప్రపంచ దేశాలు ఆడుతున్న ఒక ఆట మన ఇండియా అనేది క్రికెట్లో మొదటి అంచెలో ఉంది ఇప్పుడు ఇప్పుడు క్రికెట్లో టీ ట్వంటీ యాభై ఓవర్ల మ్యాచ్ ఇరవై ఓవర్ల మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ అనేది ఆడుతున్నారు ఈ మూడిటిలోనూ ఇండియా అనేది మొదటి అంచెలో ఉంది కానీ ఈ వరల్డ్ కప్స్లో మాత్రం గెలవలేకపోతున్నారు ఎందుకంటే ప్రెషర్ వల్ల మన ఇండియాలో క్రికెట్ అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది ఎందుకంటే ఈ క్రికెట్ చూసేవాళ్ళు చాలా ఎక్కువ పెరిగిపోయారు స్టేడియంకి వెళ్లి చూసేవాళ్ళు ఎక్కువ ఈ క్రికెట్ ఉన్న క్రేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది దీంట్లో చాలా అందరికీ ఇష్టమైన వారిలో విరాట్ కోహ్లి ధోనీ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఎన్నో ఉన్నారు అలాగే మిగతా క్రీడలను కూడా పెంపొందించాలి అనేది నా ఉద్దేశం ఏ ఎలాగంటే ఈ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ హాకీ లాంటి ఎన్నో ఆటలు ఉన్నాయి వాటిని కూడా మనం ప్రోత్సహించాలి వాటిని కూడా మనం అభివృద్ధి చెందించాలి ఈ ప్రపంచ దేశాలు ఒలింపిక్స్లో పాల్గొని దాంట్లో పథకాలు సంపాదించాల సంపాదించాలి దాంట్లో క్రికెట్ లేదు కానీ ఈ బ్యాడ్మింటన్ ఫు ఫుట్బాల్ ఫుట్బాల్ హాకీ లాంటివి ఎన్నో ఆటలు ఉన్నాయి దాంట్లో మన భారతదేశ యువకులు పాల్గొని మనకి ఎన్నో పథకాలు తేవాలి దానికి దానికి మనం కృషి చేయాలి దానికి ఆ యొక్క దేశం యొక్క ప్రభుత్వం ముందు ముందుకు రావాలి ఇలాంటి ఒలింపిక్స్లో పాల్గొడానికి యువతకి మనం మనం ట్రైనింగ్ ఇవ్వాలి దాంట్లో ఫస్ట్గా మనం ఆయా రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు ఆ యొక్క జిల్లాల్లో ఆ యొక్క మండలాల్లో నుంచి ఏయే పిల్లలు ఎలాంటి ఆటలలో దిట్టగా ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి ఆటలను పెట్టి వారిని ప్రోత్సహించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఆటలో ఇంకా నైపుణ్యాలు తెచ్చుకొని మనం ముందు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి దాంట్లో దాని ద్వారా ఆ పిల్లలు ఆటలలో అభివృద్థి చెందు చెందుతూ ఆటలను వాళ్ళు నైపుణ్యం పెంచుకొని అంచెలంచెలుగా జిల్లాల నుంచి రాష్ట్రాలకి రాష్ట్రాల నుంచి దేశాలకి దేశాల నుంచి ప్రపంచ దేశాలలో నిర్వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్ ఒలింపిక్స్ లాంటి ఎన్నెన్నో కార్యక్రమాలలో పాల్గొని మనకి చాలా పథకాలు తీసుకురావచ్చు దీని వల్ల మన దేశం దేశానికి పెద్ద పేరు వస్తుంది గర్వకారణంగా ఉంటుంది దాని వల్ల మనం అందరం చదువుతో పాటుగా ఈ క్రీడలను కూడా మనకి మనకి ఆహ్వానం ఉన్న క్రీడలలో పాల్గొని వాటిని మనం పెంపొందించి ప్రోత్సహించి దానిని దానిని దానిలో మనం ఏదైనా సాధించగలం అని ప్రయత్నిస్తూ ఉండాలి దీనితో పాటు అందరూ క్రీడలు ఆడడం ద్వారా మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ మన యొక్క బాడీ అనేది మన యొక్క శరీరం అనేది బాగా ఫిట్గా ఉంటుంది దానికి క్రీడలు తప్పనిసరిగా ఆడాలి అందరూ